బీహూ నుత్యం బీహూ పండుగకు సంబంధించిన భారతీయ రాష్టమైన అస్సాంకు చెందిన ఒక దేశీయ జానప్రద నృత్యం అస్సామీ సాంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ఒక సమూహంలో ప్రదర్శింపబడే బీహు నృత్య కళాకారులు సాధారణంగా యువకులు మహిళలు నృత్య శైలి చురుకైన అడగులు వేగవంతమైన చేతి కదలికలతో వర్గీకరింపబడుతుంది నృత్య కళాకారుల సాంప్రదాయ దుస్తులు ఎరుపు రంగు థీమ్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి ఇది ఆనందం శక్తిని సూచిస్తుంది మగవారు జింక కొమ్ముతో చేసిన ఒక వాయిద్యాన్ని కూడా ఇందులో వాడతారు డప్పును మహిళలు వాడతారు మోచేతుల కిందికి ఉండే ఎరుపు రంగు రవికను వారు ధరించడం జరుగుతుంది మగవారు తలకి తల పాగాను ధరిస్తారు చొక్కా పైన మరియొక చొక్కాను ధరిస్తారు ఆ డప్పు మరియు మృదంగ వాయిద్యాన్ని కూడా వారు ఈ నృత్యంలో వాడడం జరుగుతుంది